హలో హలో చెప్పండి అవునండీ చెప్పండి గులాబీ బంతిపూలు చేమంతి పూలు కనకాంబరాలు అవన్నీ ఉంటాయండి మా దగ్గర బెంగళూరు గులాబండి ఇది నాటు గులాబీ కూడా ఉంది

ఎల్లోవి అండి

అవునండి అవును కష్టమండి దొరకవు ఓకేనండి ఓకే ఓకేనండి ఓకే

చలే సరే సరే సార్

ఓకే